పశువులను ఇప్పుడు ఉదయం లేవగానే పశుపాకలు అంటే దొడ్డి అంటారు అది తెలంగాణ యాసలో పాకలు వాటిని మేము పే వాటిని ప్రాంతంలో భద్రపరిచి అంటే కట్టే కట్టేయడము అంటే అపు వాటిల్లో చే వదిలేయడము వాటిని మళ్ళీ పెండ పెండ తీయడము పెండ తీసి మళ్ళీ ఇంకోదగ్గర కుప్పలాగ వేసి భద్రపరుచుకోవడము అంటే దానికి ఒక ఎరువుగా అలా చేసుకొని మళ్ళీ దానికి సంబంధించినటువంటి గడ్డి పొలాలలోకి వెళ్ళి మళ్ళీ అంటే ప్రత్యేకంగా ఒక అర ఎకరం ఎకరంలో సాగుచేసుకొని వానికి వాటికి ప్రత్యేకమయిన గడ్డి అలా పెంచుకోవడం జరుగుతుంది ఇంకా మళ్ళీ దాని తీసుకొచ్చి పశువుకు వేయడము అలాగే చేస్తారు మ మళ్ళీ ముఖ్యం పల్లెల్లో పల్లె పట్టిలాంటి ఒక రకమయిన తవుడు వ్యవసాయరంగం మనవంటి వాటితో తీసినటువంటి తవుడు అలాంటివి కూడా పశువులకు ఆహారంగా అంటే అవి ఇవ్వడం జరుగుతుంది తినే పళ్ళు అంటే ఎండుగడ్డి కూడా ఒక విధంగా వాటికి అంటే వరి నుండి వచ్చినటువంటి ఎండుగడ్డి కూడా పోగు చేసుకొని అంటే ఒక చేయడం అంటే భద్రపరుచుకొని మళ్ళీ దానికి సంవత్సరం సరిపోయేటువంటి విధంగా పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా దాన్ని ఒక అంటే అదే దొడ్డి అంటే దాన్ని బా బాగా నీట్గా ఉంచుకోవడము ఎటువంటి క్రీమి కీటకాలు రాకుండా కూడా దానికి స్ప్రేలు ఇలాంటివి కూడా చల్లడం జరుగుతుంది ఇది మేము చేస్తున్నటువంటి మా ఊళ్ళో